చెప్పండమ్మా ఎం కావాలి ఏ ఫోన్ కావాలండి ఉన్నాయండి ఫైవ్ జీ ఫోన్సు ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి మీకు ఫైవ్ జీ ఫోన్ ఏ ఎంతలో కావాలండి ఉన్నాయండి అంటే తక్కువలో అంటే మనకి పదహారు వేలు నుంచి ఉన్నాయండి పదహారు వేలుంది ఇరువై రెండు వేలుంది ఇరవై ఐదు వేలుంది ఇప్పుడు మనకి వన్ ప్లస్ అన్నారు చూసారా వన్ ప్లస్ వచ్చేసి ఇరవై ఐదు ఉన్నాదండి అదే కనుక మనం శాంసాంగ్లో ఫైవ్ జీ తీసుకుంటే కనుక అది పంతొమ్మిది చిల్లర పడుతుంది నే పదిహేడు వందలదన్నాను కదా పదిహేడు వేలది సోరీ ఆ పదిహేడు వెలది ఏంటంటే రియల్మీ కంపెనీ నుంచి ఉందండి ఫైవ్ జీ స్టోరేజ్ ఎంత వస్తుందంటే ఇదీ మీకు ఎయిట్ జీబీ ఇంటర్నల్ ఎయిట్ జీబీ ఏమో రామ్ వస్తుంది వన్ ట్వెంటీ ఎయిట్ ఏమో స్టోరేజి వస్తుందండి

శాంసాంగ్ అయితే మీకు పంతొమ్మిది చిల్లర పడుతుందండి అది కార్డ్ యూజ్ చేస్తే శాంసాంగ్ కూడా అంతేనండి అది కూడా రామ్ ఏమో ఎయిట్ జీబీ ఉంటుంది స్టోరేజ్ వచ్చేసరికి వన్ ట్వెంటీ ఎయిట్ వస్తుంది కెమెరా కూడా చూస్తే మీకు రియల్మీ మీద సామ్సంగ్ కెమెరా కొంచెం బాగానే ఉంటుందండి కెమెరా మీకు ఫార్టీ ఎయిట్ ఎంపీ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ ఏమో సిక్స్టీ ఫోర్ దాకా ఉంటుందండి అది కల కల కలర్ కూడా చూడండి కొంచెం సిల్వర్ కలర్ ఉంది శాంసాంగ్లో లేదంటే మీకు శాంసాంగా అండి ఇదీ మీకు కలర్ కూడా బాగుందండి మీకు ఇది వన్ ఇయర్ వారెంటీ కూడా వస్తుంది మీరు కాకపోతే అదీ వెబ్సైట్లో మీరు ముందుగానే అప్లై చేసుకోవాలి అంటే కొనక ముందు మేమే అప్లై చేస్తాం అనుకోండి మీకు అది వారెంటీ ఒక సంవత్సరం వస్తుందది ఏదైనా ఏదైనా స్పీకర్ ఫాల్ట్ కాని కేమరా ఫాల్ట్ కాని ఏదైనా ఉంటే కనుక సర్వీస్ సెంటర్లో కాల్ చేస్తే వాళ్ళే వచ్చి మీకు సర్వీస్ చేస్తారు ఇదీ ప్యాక్ చేసేయమంటారండీ ఇది ఇదీ మీకు మరీ పంతొమ్మిది వేల ఐదు వందలు పడుతుందండి సరే అండి అంటే మీరు ఏదైనా మీ దగ్గరా ఎస్బిఐ కాని యాక్సిస్ కార్డ్ కాని ఉంటే కనుక వెయ్యి రూపాయలు తగ్గుతుందండి కార్డ్ ఏమైనా తెచ్చుకున్నారా డెబిట్ కార్డు ఎస్బిఐ కాని క్యాష్ ఇస్తారాండి లేకపోతే ఫోన్పే ఏమైనా చేస్తారా అదిగోనండీ అక్కడ ఉంది స్కానరు